హలో నేను అనంతగిరి హిల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను వీకెండ్లో ఏమైనా ట్రావెల్స్ అందుబాటులో ఉన్నాయా నాకు ఒక రోజు ట్రిప్స్ ఇష్టమైంది అందుబాటులో ఉన్న ట్రావెల్ ఎంపిక గురించి చెప్పగలరా ఇది సౌకర్యంగా ఉంటుందా ఛార్జెస్ ఎంత అవును దయచేసి బుక్ చేయండి మీ సమాచారం కొరకు ధన్యవాదాలు మా పేమెంట్ మా దగ్గర మూడు యాప్లు ఉన్నాయి ఫోన్పే గూగుల్ పే ఏదైనా నడుస్తుంది మీకు ఏది అందుబాటులో ఉందో చెప్తే మేము దానికి పే పే చేస్తాం దాన్ని మీ మొబైల్ నెంబర్ పంపితే మేము పేమెంట్ కొనసాగిస్తాం పేమెంట్ చేసేసాం ధన్యవాదాలు